అవునండి మే బాగుంటుంది మేడం కొంచెం అలానే నీరసంగా ఉంటుంది మేడం కాళ్ళు చేతులు లాగుతున్నాయండి లేదు మేడం వేసుకుంట్నామండి మార్నింగ్ లెచేటప్పుడు బాగా చాలా ఇబ్బందిగా ఉంటుందండి కాస్త మిగతా తరువాత కొంచెం పర్వాలేదండి అవును మేడం కొంచెం ఇంట్లో పనులుంటాయి కదండి మరి సరే మేడం అవును మేడం అవును మేడం కొంచెం ఇంట్లో పనులేనండి పెద్దగా ఏమీ చేయట్లేదు కానండి ఇంట్లో పనులే చేసుకోవడం వంట చేసుకోవడం అలాంటివి చిన్న చిన్న పనులే మ్యామ్ సరే మేడం ఒకసారి మేమే రావాలనుకుంటున్నాం మేడం వీ వీలు చూసుకుని వస్తాం మ్యామ్ ఇద్దరం ఆయనకీ కొంచెం అలాగే నీరసంగా ఉంటందండి అందుకనే ఇద్దరం వస్తాం మేము ఓక సారి చెక్ చేయించుకుంటామండి ఆయన నేనూను సరే మేడం అందుకనే మేము రావాలనుకుంట్నామండి వీలు చూసుకుని తప్పకుండా వస్తాం మేము చెక్ చెయ్యంచుకుంటామండి ఇద్దరం

సరే మేడం అలాగే షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలని అనుకుంటున్నామండి అది కూడా సరే మ్యామ్ సరే మేడం తప్పకుండా అండి తప్పకుండా వస్తాం మ్యామ్ మేమూ వీలు చూసుకునే చుస్తున్నామండీ వీలు చేసుకోవడానికి తప్పకుండా టూ డేస్లో టూ డేస్లో వస్తాం మ్యామ్ అవును మేడం హా హాస్పిటల్కి వచ్చిన తరువాతే కొంచెం మాకు కొంచెం రికవర్ అయ్యాం మేడం ఇదివరకు ఇంకా మాకు ప్రాబ్లెమ్గా నడవలేము నడవలేని స్థితిలో ఉండే వాళ్ళమండి కొంచెం మందులేసుకున్నాకే కొంచెం పర్వాలేదండి సరే మేడం తప్పకుండా వస్తాం